నా సంస్కృతి భారతదేశము అనేక కళలు మరియు చేతి పనులకు నిలయం అవి ఏమనగా పట్టు వస్త్రాలు పట్టు అనేది భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ద కలలు మరియు చేతి పనుల్లో ఒకటి ఇది మృధువైన మరియు పారీసిల్క్ ఫ్యాబ్రిక్ ఇది సాధారణంగా చీరలు డ్రెస్సులు మరియు ఇతర దుస్తులను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది పట్టును భారతదేశంలోని వివిధ ప్రాంతల్లో తయారు చేస్తారు ప్రతి ప్రాంతానికి దాని స్వంత ప్రత్యేకమైన డిజైన్ మరియు నమూనాలు ఉంటాయ్ అలాగే దేవాలయ శిల్పాలు భారతదేశ అనేక ప్రసిద్ధ దేవాలయాలకు నిలయం ఇది అద్భుతమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందాయ్ ఈ శిల్పాలు హిందువులు బౌద్ధులు మరియు జైనులు వివిధ మతాల దేవుళ్ళు మరియు దేవతలను సూచిస్తాయ్ శిల్పాలు రాయి మట్టి లేదా ఇతర పదార్థాలతో తయారు చేయబడతాయ్ మరియు అవి భారతదేశం యొక్క సంస్కృతిని వాటి యొక్క చరిత్రనకు ముఖ్యమైన భాగం కళాశిల్పాలు భారతదేశంలో అనేక ప్రసిద్ధ కళా కారులు ఉన్నారు వారు వర్ణ చిత్రాలు చిత్రాలు మరియు ఇతర రకాల కలలను సృష్టిస్తారు ఈ కలలు భారతదేశం యొక్క సమృద్ధ సంస్కృతి మరియు చరిత్రను ప్రతిబంభిస్తాయి అలాగే చేతిపనులు భారతదేశంలో అనేక రకాల చేతి పనులు ఉన్నాయ్ వీటిలో కళాఖండాలు ఫర్నిచర్ మరియు ఇతర వస్తువులు ఉన్నాయ్ ఈ చేతి పనులు చాలా తరతరాలుగా జరుగుతున్నాయ్ మరియు అవి భారతదేశం యొక్క సంస్కృతి చరిత్ర యొక్క ముఖ్యమైన భాగంగా మనం చెప్పుకోగలుగుతాం